నాకు తినడానికి చాలా రకాల ఆహార పదార్ధాలు ఉన్నాయి కానీ వాటిలో నేను ఎక్కువగా ఇష్టపడే ఆహారం ఏంటంటే ప్రతి పండుగకు మా ఇంట్లో మా అమ్మ చేసే పిండి పదార్ధాలు అలాగే చికెన్ బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం పండుగకు వెళ్ళిన ప్రతిసారి ఆ వంటలు చేపించుకొని తింటాము అంతే కాకుండా నాతో పాటు మా ఇంట్లో ఉన్న మా తమ్ముళ్ళు ఎవ్ పండుగకు వచ్చిన చుట్టాలు కూడా మా అమ్మ చేసే చికెన్ బిర్యానీని బాగా ఇష్టపడతారు ఎందుకంటే మా అమ్మ వంట చాలా బాగా చేస్తుంది అసలు మా అమ్మ బిర్యానీ వండింది అంటే ఆ వాసన మా వీధి చివరి వరకు రావాల్సిందే మరి అంతే కాకుండా చాలా రుచి కరంగా ఉంటాయి అందుకు నాకు చాలా ఇష్టం